హలో ఎవరు అయ్యా నమస్తే అండి నేను మీకు ముందుగా కాల్ చేయడం జరిగినది నాకు మాకు ముందుగా నా మాటలు మీకు వినబడుతున్నాయా నాకు ఈమధ్యన కడుపులో ఏది తిన్నా సరే అదోలా అవుతుందండి అంటే ఈ బయటది తిన్నా లేదా ఇంట్లోనిది తిన్నా ఏది తిన్నాపెద్దగా అరగడం లేదు ఇది నాకు ఒక ఐదు రోజుల నుండి జరుగుతున్నది

తిన్నట్టున్నానండి నాకు పెద్దగా గుర్తుండదు ఏది

అవునండి దగ్గు కూడా ఈమధ్యన ఎక్కువగానే వస్తున్నది అండి రెండు రోజుల నుండి దగ్గు కూడా ఎక్కువగానే వస్తున్నది అండి సరేను అండి సరేను అండి సిరప్పే అండి ఇంజక్షన్ కాదు కదండి సరేను అండి ఏండి అయితే ఇంజక్షన్ వేయరు కదండి ఇంజక్షన్ అయితే ఉండదు కదండి భయపడాలి కదండి ఇంజక్షన్ అంటే మరి వాళ్ళు మీరు డబ్బులు వేలకు వేలు తీసుకెళ్ళిపోతారు ఇలాగైతే మీరు గోళీలు ఇస్తాను అన్నారు గోళీలు మీ షాప్కే వచ్చి తీసుకోవాలా సార్ వినిపిస్తుందా సార్ తప్పనిసరిగా మీరే వచ్చి తీసుకుంటాను అండి ఇంకా అవి మాత్రమే కాదు మీ మీలాంటి వారు తప్పనిసరిగా అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే అండి